హలో హలో డాక్టర్ ఇప్పుడు మెడిసిన్ తీసుకోవాలా ఫీవర్ బాగా వచ్చింది నాకు ఇప్పుడు మీరు ఎక్కడ మీ హాస్పిటల్ ఎక్కడ ఫ్రెండ్ వాళ్ళ దగ్గరనా

ఓకే డాక్టర్

రెస్ట్ బాగా తీసుకోమంటారా ఇప్పుడు హాస్పిటల్కి రమ్మంటారా మీరు తిన్నం మీరు తిన్నారా ఓకే రేపు వస్తాము ఓకే ఓకే ఇప్పుడు ఏమైనా వర్క్స్ చేయమంటారా ఓకే ఓకే ఓకే ఓకే రేపు ఎన్నింటికి రమ్మంటారు లెవెన్ వరకా ఓకే మళ్ళీ మీరు ఉంటారా అప్పుడు ఓకే ఓకే